అన్న ఇది ఇంట్లో వాష్ రూమ్లో టాప్స్ లీక్ అవుతున్నాయి ఇంకా వాష్రూమ్ దగ్గర అన్ని టాప్స్ లీక్ అవుతున్నాయి షవర్ లీక్ అవుతుంది ఇంకా కిచెన్లో కూడా సింక్ దగ్గర కూడా లీక్ అవుతుంది మొత్తం వాటర్ అంతా

ఒక వన్ వీక్ అయితుంది లీక్ అవుకుంటు కూడా మొత్తము మొత్తం ఇల్లు అంతా లీక్ అవుతున్నాయి నేను ఇక్కడ లేకుండా ఉండే

సరే ఎప్పుడు వరకి పంపిస్తారు

సరే

అవును వస్తున్నాయి కదా సింక్లో నుంచి వాసన వస్తుంది మొత్తం స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఏ రూమ్లో ఒక టూ డేస్ నుంచి అట్లనే అయితుంది స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇంట్లో మొత్తం అదే కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో మొత్తం అదే వస్తుంది స్మెల్లు ఈ వాటర్ ప్రాబ్లం ఒకటి అవుతుంది మొత్తం షవర్లో లీక్ అవుతుంది టాప్స్లో లీక్ అవుతున్నాయి వాటర్ మొత్తం ఇల్లంతా ఎట్లనో అయింది డర్టీగా మొత్తం వాటర్ వల్ల

సరే కొంచెం త్వరగా అయ్యేటట్టు పంపించండి ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు నాకు కూడా ఇంట్లో ఉండను నేను ఎక్కువ మార్నింగ్ టైంలో ఎక్కువ పంపించండి ఓకే థ్యాంక్